ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ప్రైవేట్ స్కూ ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్కే ఎక్కువ ఇప్పుడు స్టడీస్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రైవేట్ స్కూల్తో పోలిస్తే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకే ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి అలాగే స్కోరింగ్ కూడా ఎక్కువ గవర్నమెంట్ స్కూల్కే ఉంది అలాగే ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉండడం వల్ల వాళ్ళు ఇంకా బాగా చదివి మంచి స్టేజ్కీ వస్తున్నారు సో నాకైతే కంపేరిటివ్లి ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజెస్తో పోలిస్తే నాకు గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజెస్యే బెస్ట్ అనిపిస్తుంది అలాగే ప్రైవేట్ కాలేజెస్లో కూడా కొన్ని లిమిటెడ్ అమౌంట్ తీసుకొని ఉండే కాలేజెస్ కూడా ఉన్నాయి ఎందుక కానీ అక్కడ కాలేజెస్లో కొంచెం డెవలప్మెంట్స్ లేవు ఏంటంటే ఉన్నారంటే ఉన్నారన్నట్టే స్టడీ కూడా అలాగే చెప్తున్నారు సో అలా చెప్పడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్కి సరిగ్గా ఎడ్యుకేషన్ ఉండకపోవడం వాళ్ళు ఎడ్యుకేషన్లో వీక్ అయిపోతున్నారు సో అలా అవ్వకుండా ఉండాలనంటే మనం గవర్నమెంట్ స్కూల్లో అలా కాకుండా గట్టిగా పట్టుకుని చదివించి ప్రతి ఒక్క రోజు కాలేజ్కి రాకపోయినా స్కూల్కి రాకపోయినా సరే వాళ్ళకి కాల్ చేసి చెప్పడం ఇలా చేయడం వల్ల వాళ్ళకుకూడా ఏంటంటే భయముండి ప్రతి ఒక్కరు చదవడానికి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అలాగే ఎప్పుడన్నా వీళ్ళు ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వచ్చిన ఫెయిల్ అయినా సరే ప్రతి ఒక్కసారి ఫోన్ చేసి పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి ప్రతి ఒక్క వీక్ ఆ పేరెంట్స్ మీటింగ్ పెట్టడం వల్ల ప్రతి ఒక్కరు చాలా బాగా రాసుకొని చాలా బాగా మార్క్స్ తెచ్చుకుంటున్నారు సో దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్లో బాగా డెవెలప్ అయ్యి ఉన్నారు సో నాకు కంపేరిటివ్లో ఈ గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజెస్ బెస్ట్ అని అనిపిస్తుంది సో నేనైతే గవర్నమెంట్ స్కూల్లో నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివాను కాబట్టి నేను గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను తర్వాత ప్రైవేట్ స్కూల్లో చదివాను అలాగే ప్రైవేట్ కాలేజ్లో చదివాను కానీ నాకు కంపేరిటివ్లో గవర్నమెంట్ స్కూల్కు ఉన్నంత ప్రైవేట్ స్కూల్కి ఎప్పుడు అనిపించలేదు నాకంతా ఫ్రీగా అనిపించలేదు అలాగే స్టడీ కూడా నాకు ప్రైవేట్ స్కూల్తో కంపారటీవ్లీ చేసుకుంటే ప్రైవేట్ స్కూల్లో ప్రతి ఒక్కటి బట్టి పట్టి చదివిస్తారు అలా కాకుండా గవర్నమెంట్ స్కూల్లో ఏంటంటే వాళ్ళకి అర్ధమయ్యేలా చెప్పి అంటే ఒక్కసారి చెప్పిన సరే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి ఇప్పుడు వాళ్ళు చదివించడం వల్ల ఇప్పుడు మేమైతే ఈ స్టేజ్లో ఉన్నాం